మేము మా ఇంటికి వచ్చిన అతిథులకు చాలా మంచిగా చూసుకుంటాము వాళ్ళకి నచ్చిన వంటలు చేసిస్తాము వాళ్ళకి పచ్చిమిరపకాయ బజ్జీలు వడియాలు వడియాలు బిర్యానీ ఇలాంటివి వండి పెడతాము ఇంకా వాళ్ళకి ఏమేమి ఇష్టమో అలాగే చెప్పుకో చెప్పి మాట్లాడుకుంటాము ఆ కలుసుకోని మాట్లాడిన తర్వాత వాళ్ళు మేము ముచ్చట్లు చెప్పుకోవాలి భలే మంచిగా చే అవి ఇవి కాఫీలు అవి ఇవి పెట్టిస్తాం పెట్టించిన తర్వాత ముచ్చట్లు మాట్లాడుకుంటాము

మేము వాళ్ళకి తినబడతాము చాలా మంచిగా చూసుకుంటాము మాకు అతిథులు వస్తే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఇబ్బంది లేకుండా చూసుకుంటాము వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ ఇస్తాం వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం వాళ్ళకి వాళ్ళకి ఏమి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి

ఒక్కొక్క రోజు బిర్యానీ తయారు చేస్తాం ఒక్కొక్క రోజు దావత్లాగా చేస్తాం పెద్దగా దాల్చా కురమా వేసి బగారా ఖానా అలాంటివి తయారు చేసి తినిపిస్తాము ఒకరోజు పూ పూరీలు పూరీలు చేస్తాము వాళ్ళు మేము అందరం కలిసి పూరీలు చేసి తినపెడతాము మేము

అది సౌలు సౌలు బోండాలు వేసి వేసి వేస్తాము మళ్ళా వాళ్ళకి చాలా ఏమో అవసరం ఏం ఏం వాళ్ళకి ఏం లేకపోవడానికి ఏం లేకుండా ఏం ఏకం కావడానికి మేము అన్ని చాలా బాగా చూసుకుంటాం వాళ్ళని ఏమేమి అవసరమో వాళ్ళకి ఏం తినాలి అనిపిస్తుందా అది తినిపిస్తాము వాళ్ళకి మా దగ్గర బిర్యానీ అవి ఒక రోజు పప్పు పప్పు వైట్ రైస్ పాపాడ్ మురుకులు అన్నీ వేసి ఇస్తాను ఇట్లా మళ్ళా దోస పిండి ఉడికిస్తాం దోస పిండి దోసెలు వేసి ఇస్తాము బోండాలని స్పెషల్లీ నాస్టా కోసం బోండా వేసి ఇస్తాము ఇడ్లీ అని ఒక రోజు రవ అని ఒక రోజు ఒక పద్దెనిమిది ఒక నెల ఉంచుకోనైనా ఉంచుకుంటాము అన్నీ సకర సక్రమంగా

పప్పు తయారు చేస్తాం వైట్ రైస్ తయారు చేస్తాం జొన్న రొట్టెలు తయారు చేస్తాము తయారుచేసి పల్లీలలో సుక్కాలాగా చేస్తాం సుక్కాలాగా చేసి తయారు అయిన తర్వాత అది తింటారు అయితే మా ఆడపడుచులు వచ్చిన తర్వాత మేము ఇలాంటివి చాలా మంచి మంచివి వంటలు వండించి తినిపిస్తాం అతిథులలాగా అతిథులు అందరు వస్తారు కదా మా చిన్న మా ఆడపడచులు ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళకి వేరే అతిథులు వస్తే కూడా ఆ పెద్దకూర మటన్ మటన్ చికెన్ తెచ్చి వాళ్ళకి అప్పుడే వండి వండి పెడతాం లేకపోతే బిర్యానీ చేస్తాం అప్పటికప్పుడు బిర్యానీ లేకపోతే తహారీ అని దాల్చా బయట స తయారుచేసి వండబెట్టి తినిపిస్తాము లేకపోతే రొట్టె అయినా తయారుచేసి తినిపిస్తాము ఎప్పుడు మాకు దగ్గర అతిథులు ఉంటే వస్తే ఏమైనా లేకపోతే చాయ్ పెట్టి ఇస్తాం తిన్ని తిండి పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత భోజనం టీ చేస్తాను టీ తయారు చేస్తా టీ టీ టీ తెచ్చిస్తా టీ తాగుతారు మళ్ళీ లేకపోతే ఉత్తిగే టీ తర్వాత జ్యూస్ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ తెచ్చి కూల్ డ్రింక్ పెడతారు కూల్ డ్రింగ్ అయితే కూల్ డ్రింక్ అవి ఇవి అని మా దగ్గర అతిథులను చాలా మంచిగా చూసుకుంటారు